నాకు నచ్చిన పుస్తకం ధనిక తండ్రి మరియు పేద తండ్రి ఆ పుస్తకంలో ప్రధానంగా చర్చించే విషయం ఏమిటంటే డబ్బు గురించి డబ్బును చూసే కోణం గురించి ఇందులో చెప్పబడుతుంది ధనికులు ఏ విధంగా డబ్బును పొదుపు చేసి ఆ డబ్బుతో మరికొంత డబ్బును సంపాదించాలని చూస్తారో ఆ విషయం గురించి ఈ బుక్లో చర్చించబడింది పేదవారు డబ్బు గురించి చర్చించడానికి కూడా భయపడుతూ ఉంటారు

ధనికులు మాత్రం వాళ్ల పిల్లలకు డబ్బును ఏ విధంగా సంపాదించాలి ఆ డబ్బుతో మరికొంత డబ్బుని ఏ విధంగా కూడబెట్టాలి అనేది వాళ్ల పిల్లలకి చిన్నప్పటి నుండి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక వారు కూడా డబ్బును చూసే విధానం మారుతుంది కానీ పేద తండ్రి మాత్రం వాళ్ల పిల్లలను డబ్బు గురించి మాట్లాడనీయకుండా వారికి డబ్బు గురించి చెప్పకుండా పెంచడం వల్ల వారికి డబ్బు సంపాదన సంపాదన సంపాదన అనేది ఒక కొరకరానికొయ్యగా తయారవుతుంది